ఇది ప్రభుదేవ్ సెలూన్ షాపేనా నేను నాకు హెయిర్ కటింగ్ చేయాలి మీ మీ మీ లొకేషన్ ఎల్బీ నగర్లోనా మాకు గూగుల్లో చూపించింది కరెక్టేనా ఓకే కటింగ్కి ప్రైస్ ఎంత హెయిర్ కటింగ్కి ఓకే షే షేవ్ కొట్టండి చాలు బియర్డ్ షేవ్ ఇక టోటల్గా అమౌంట్ ఎంత ఎంత అవుతుంది టూ థౌసండ్ ఫీ ఓకే ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్ కటింగ్ చేస్తారా మీరు మీకు మీ దగ్గర ఏమన్న దానికి రేలేటెడ్ మెనుస్ ఉన్నాయా మెనుస్ లైక్ ఈ కటింగ్కి ఇంత ప్రైస్ అని అని ఓకే ఓకే మీరు నా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి షేర్ చేయగలుగుతారా మీరు ఏంటి నువ్వు అనేది

ఓకే ఓకే చేస్తాను మా బాబు కూడా కటింగ్ చేయాలి బా బాబుకి కొట్టగా బాబుకి ప్రైస్ ఎంత అవుతుంది సెవెంటీనా ఓకే అండి ఓకే ఓకే అండి మేము అక్కడికి వచ్చి కాల్ చేస్తాము వెల్కమ్